హలో నరేందర్ ఏమి చేస్తున్నావు రా ఏమి చేస్తున్నావు అరే ఇందులో బాగుంది రా ఓటీటీ ప్లాట్ఫామ్ ఇందులో మంచి మంచి మూవీస్ చూసుకోవచ్చు క్వాలిటీ మూవీలు చూసుకోవచ్చు రా తక్కువ బడ్జెట్ ఉందిరా వన్ నైంటీ నైన్ వన్ మంత్కి సబ్స్క్రిప్షన్ ఉంది మంచిగా క్లారిటీ గిట బాగుంది థియేటర్లు ఏమి పోబుద్ది అవుతలేదు అవును చూడాలి నెట్ఫ్లిక్స్లో గిట్ల మంచి మంచి సినిమాలు వచ్చినాయి రా నెట్ఫ్లిక్స్లో హాట్స్టార్లో బాగున్నాయి రా అరే మొన్న మ్యాచ్ చూసినావు రా హాట్స్టార్లో హాట్స్టార్లో ఫ్రీ ఇచ్చిర్రు రా ఇంకోటి ఏందంటే హాట్స్టార్లో జియో యాప్లో ఏమయితుంది అంటే డిటీహెచ్ కనెక్షన్ గిట్టా ఉందిరా మంచిగా ఎయిర్టెల్ ద్వారా చూస్త రా బాగుంటాయి అవును నేను కానీ చూసినా కొన్ని అమెజాన్ ప్రైమ్లో గిట చూసిన చూస్తాను అది సినిమా మంగళవారం మూవీ చూస్తాను అవును చూడాలేదు ఇక నువ్వు నాకు పంపి అది యాప్ లింక్ నేను డౌన్లోడ్ చేసుకుంటాను అట్లనా సరే సరే టీవీలో పెట్టుకుని చూద్దాం హాట్స్టార్లో టీవీలోపెట్టుకుని చూద్దాం ఎప్పుడు చూద్దాం మరి అవును డిటీహెచ్ ఛానల్ గిట్ల ఉంది రా మంచిగా ఇంట్లో అట్లా టీవీ గిట చూసుకోవచ్చు చూద్దాం ఎప్పుడు చూద్దాం మరి అవు అవునురా మంచిగా అయ్యింది రా ఓటీటీ ప్లాట్ఫామ్

ఏయ్ వెబ్ సిరీస్ చూద్దాం రా నెట్ఫ్లిక్స్లో చూద్దాం అరే సరే రా సరే సరే మరి ఓకే మరి ఓకే బాయ్